అవును నా ప్రాంతంలోని స్థానిక కళాకారులు మరియు కళాకారులు కళా నైపుణ్యాలను నేర్చుకునే నేర్చుకోవాలనుకునే వ్యక్తుల కోసం శిబిరాలు మరియు శిక్షణ సమావేశాలను నిర్వహిస్తారు ఈ అవకాశాల గురించి తెలుసుకోవడానికి కొన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి మీ స్థానిక కళాకేంద్రం లేదా కమ్యూనిటీ సెంటర్తో తనిఖీ చెయ్యడం ఒక మార్గం వారు తరచుగా రాబోయే ఆర్ట్ క్లాసులు మరియు వర్క్షాపులను జాబితా చేసే ఈవెంట్ల క్యాలెండర్లను క్యాలెండర్ను కలిగి ఉంటారు మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా ఇరుగుపొరుగు వారికి ఏ ప్రాంతంలోనైనా మంచి ఆర్ట్ టీచర్లు లేదా తరగతుల గురించి తెలిస్తే వారిని కూడా అడగవచ్చు ఆర్ట్ క్లాసులు మరియు వర్క్షాపుల గురించి తెలుసుకోవడానికి మరొక మార్గం ఆన్లైన్లో శోధించడం వివిధ నగరాలు మరియు పట్టణాలలో ఆర్టు తరగతులు మరియు వర్క్షాపులను జాబితా చేసే అనేక వెబ్సైట్లు ఉన్నాయి మీరు సోషల్ మీడియాలో ఆర్ట్ క్లాసుల కోసం కూడా శోధించవచ్చు చాలామంది కళాకారులు మరియు కళా ఉపాధ్యాయులు తమ తరగతులు మరియు వర్క్షాపులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తారు మీకు ఆసక్తి ఉన్న కొన్ని ఆర్ట్ క్లాసులు లేదా వర్క్షాప్లను మీరు కనుగొన్న తర్వాత తరగతి గురించి మరియు ఎలా సైన్అప్ చెయ్యాలో అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు బోధకులను సంప్రదించవచ్చు చాలా ఆర్ట్ క్లాసులు మరియు వర్క్షాపులు మీరు ముందుగానే నమోదు చేసుకోవాలి మీరు కళా నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అనుకుంటే మీ ప్రాంతంలో తరగతులు లేదా వర్క్షాప్లు అందుబాటులో లేనట్లయితే మీరు గురువును కనుగొనడానికి కూడా ప్రయత్నించవచ్చు ఒక గురువు అనుభవజ్ఞుడైన కళాకారుడు అతను కళ యొక్క ప్రాథమికల ప్రాథమికాలను మీకు బోధించగలడు లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో మీకు సహాయ సహాయపడగలడు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా పొరుగువారు మీకు సలహా ఇవ్వడానికి ఇష్టపడే కళాకారుల గురించి ఎవరైనా తెలుసుకుంటే వారిని అడగడం ద్వారా మీరు ఒక గురువును కనుగొనవచ్చు మీరు మీ ప్రాంతంలోని ఆర్ట్ మెంటార్ల కోసం ఆన్లైన్లో కూడా శోధించవచ్చు కళా నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వాస్తవిక లక్షణాలను నిర్దేశించుకోండి రాత్రికి రాత్రే మాస్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోకండి ప్రాథమిక ఆకారాన్ని ఎలా గీయాలి లేదా రెండు రంగులను కలపడం ఎలాగో నేర్చుకోవడం వంటి చిన్న లక్ష్యాలతో ప్రారంభించండి ఓపిక పట్టండి కళా నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సమయం మరియు అభ్యాసం పడుతుంది మీకు వెంటనే ఫలితాలు కనిపించకపోవచ్చు నిరుత్సాహపడకండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు మీరు చివరికి అభివృద్ధిని చేస్తారు గురువును కనుగొనండి లేదా తరగతులు తీసుకోండి మీరు ఆర్టుసులు నేర్చుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఒక మెంటార్ను మెంటార్ను కనుగొనడం లేదా అనుభవజ్ఞుడైన కళాకారుడి నుండి తరగతులు తీసుకోవడం సహాయకరంగా ఉంటుంది వారు ఏమి చేస్తున్నారో తెలిసిన వారి నుండి నేర్చుకునే అవకాశాన్ని ఇది మీకు అందిస్తుంది ప్రయోగాలు చెయ్యడానికి భయపడకండి కొత్త విషయాలను ప్రయోగాలు చెయ్యడం మరియు ప్రయత్నించడం నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం